ఆ

చెప్పండి మీకు ఏ వైన్ కావాలి కింగ్ఫిషర్ ఉంది మ్యాజిక్ మొమెంట్స్ ఉంది ఒక కేసు వచ్చి టూ ఆ రెండు వేల రూపాయలు పడుతుంది ఆ మేమే డెలివరీ చేస్తాము మీరు అడ్రసు చెప్తే

ఆ మీకు మీకు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండు చెప్పారంటే మేము అది తెప్పిస్తాము

ఆ తెచ్చి ఇస్తామండి అడ్వాన్సు ఫైవ్ థౌజండ్ పంపించండి అవును మేము మీకు ఆర్డర్ డిస్పాచ్ చేసిన తరవాత మేము తీసుకుంటాము

ఆ ఇస్తాము అండి మీరు మాకు అడ్రస్సు పెట్టారంటే

ఆ

మాన్సన్ హౌస్ ఉంది ఓల్డ్ మంక్ ఉంది బ్లాక్ డాగ్ ఉంది ఓల్డ్ మంక్ కొంచెం కాస్ట్లీ ఆ ఓల్డ్ మంక్ కానీ బ్లాక్ డాగ్ కాని అది ఆ కొంచెం కాస్టలీ వైను కింగ్ఫిషర్

ఆ ఓకే ఓకే మ్యాజిక్ మూమెంట్స్ కూడా బాగానే ఉంటుంది సార్

ఆ అది కింగ్ఫిషర్ బీరు వస్తుంది సార్ వైన్ రాదు బీరు వస్తుంది

మీకు యంసి వైన్ కావాలంటే ఓల్డ్ మంక్ కొంచెం కాస్టలీ వైన్ బ్లాక్ డాగ్

మీకు ఆ మిమీ మీ మీకు నాలుగు గంటల లోపల మేము మీకు కావాల్సిన సరుకు డిస్పాచ్ చెస్తాం

సరే పంపించేస్తాం ఫైవ్ థౌజండ్ అడ్వాన్స్ పెట్టండి ఆ ఎవరో వస్తారు అన్నారు వాళ్ళని ఆ అదే వా పిల్లాడిని వచ్చేటప్పుడు నాకు కాల్ చేసి రమ్మని చెప్పండి మేము గోడౌన్ కాడకి తీసుకుని వెళ్ళి చూపిస్తాం సరే